హలో బ్రదర్ యాక్చువల్గా మీరు బస్ డ్రైవర్ కదా నేను అందులో ప్యాసింజర్ని యాక్చువల్గా ఏమైందంటే మీరు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు మేం ప్యాసింజర్స్ కదా మాకు కొంచెము ఇబ్బంది ఉంటుంది కదా మీరు అట్లా డ్రైవ్ చేస్తే ఎట్లా మా మా లోకల్ ఏరియాలో మాది మాది రూరల్ ఏరియా మాకెట్లుంటుందంటే గతుకులు కొంచెము మొత్తం ప్యాచ్ హొల్స్తో నిండేసి ఉంటుంది రెయినీ సీజన్లో అయినా మాకు ఇప్పుడు యాక్చువల్లీ వింటర్ సీజన్లో మాకొకేళ దెబ్బలు తగిలితే ఎట్లుంటుందండి ఒకేళల పడిపోతే మాకు ఎవరిది రెస్పాన్సిబిలిటీ చెప్పండి మీరొక డ్రైవర్ కాబట్టి మిమ్మల్ని మేము ట్రస్ట్ చేసి మేము మేముంటాము కదా మేం ప్యాసింజర్స్ అనేటోళ్ళము మిమ్మల్ని ఒక ఒక ట్రస్ట్ చేసి మేము హ్యాపీగా అండ్ ఒక అవైలబుల్గా మేం కూర్చోగలుగుతాము అందులో పడుకోనన్నా మేం కళ్ళు మూసుకోనన్నా మిమ్మల్ని ట్రస్ చేసి బ్లైండ్గా వస్తాం మేము మీరే అట్లా అట్ల చేస్తే ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎవరిదండి రెస్పాన్సిబులిటి ఓకే అంటే కంప్లైంట్ ఇచ్చామంటే అంతవరకు వచ్చిందండి మేమూ అంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా మాతోపాటు మరి ఫ్యామిలీలో మరి మీరు అంత ఇది ర్యాష్ చేసుకుంటుంటే ఇట్స్ ఓకే మీది అంత ఉండచ్చేమో మరి మీరు అంత ర్యాష్గా చేసుకుంటున్నారంటే మీకంత పట్టుండచ్చేమో మీ డ్రైవింగ్ మీద మీకెపట్నుంచో కానీ ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు ముసలి వాళ్ళు ఉంటరు మన ఏజ్ వాళ్ళుంటరు కొంచెం సిటిజెన్స్ కూడా ఉంటారు మీరంతా చూసుకుని మెలిగేటట్టు ర్యాష్ డ్రైవ్ చేస్తే ఎట్లుంటుందండి చూసుకోవాలి కదా ఓకే ఓకే అదే మీకంటే మీకుందని మీకు సరే మీకున్నట్టు అనేది ఏదో చిన్న బొమ్మ ఏదో చిన్న బొమ్మను నడిపినట్టు నడుపుడు కాదు కదా మేము మేము ప్రాణాలు కదా మిమ్మల్నందరినీ నమ్మేసి మేము అక్కడ ఆ బస్ ఎక్కినామంటే మీరు కొంచెం చూసుకొని ఉండాలి మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ముందు ఎట్లున్నా ప్యాసింజర్స్ అందరినీ చూసుకుని ఎక్కాలి అది ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత మళ్ళీ లేడీస్కే సీట్లు ఎక్కువైపోతున్నాయి అవును అదే మిస్టే అదే మి అవును మరి మీరు కొంచెం ముందే చూసుకోవాలి ఎందుకంటే మాకి ఏ తెలుస్తుందండి మీరు మీకు ముందు నుంచే ఎక్స్పీరియన్స్ మీరు రోజుకి ఎన్ని ట్రిప్స్ అయినా బస్లు డ్రైవ్ చేయొచ్చు కానీ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటా పిల్లలు ఉంటరు ఓల్డేజ్ ఉంటారు వాళ్ళని చూసుకోవాలి కదా మీరట్లా చేసుకుంటే ఓకే ఓకే నేను కేసు విత్డ్రా చేసేసుకుంటా ఓకే కంప్లైంట్